మా ఊళ్ళో ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించే కొన్ని అంశాలనేవి ఉన్నాయి మా ఊరిలో మా ప్రాంతంలో పెద్దలు వాస్తుని ఎక్కువగా నమ్ముతారు అలాగే ఇళ్ళు అనేది ఎటువైపు కట్టుకోవాలి అనేది వారే నిర్ణయించుకుంటారు ఆ ఇప్పుడు తూర్పు వైపు అని కొంత మంది అంటారు పడమట వైపు అని కొంత మంది అంటారు అంటే వాస్తు పరంగా వారు ఏది చెబితే అటువైపు కట్టడానికి మొగ్గు చూపుతారు అలాగే వాస్తుతో పాటు ఆ ప్రాంతం మంచిదా కాదా లేకపోతే అక్కడ ఏమైనా అలాంటివన్నీ ఆలోచించుకొని వారు ఆ ఇల్లు కట్టడానికి ముందుకు వస్తారు అక్కడ వాతావరణం అనేది మంచిగానే ఉంటుంది మా ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఆలోచించేది దేని గురించి అంటే డబ్బు విషయంలో కొంత ఆలోచన అనేది చేస్తారు ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది మా చిన్న విషయం కాదు అది డబ్బుతో కూడిన విషయం వారు మంచి ఇళ్ళని మన బడ్జెట్లో ఉండేలా కట్టుకుందాము అని ప్రయత్నిస్తారు అందులోనే వారు కట్టుకునే స్థలంలోనే ఒక వంటగది అలాగే తిరగడానికి వరండా అలాగే టాయిలెట్ అనేది కంపల్సరీగా ఉండేలాగా వారు ఆలోచన చేస్తారు ఇటువంటివన్నీ ఆలోచించుకొని వారు కట్టేముందే నిర్ణయించినవి ఆ కట్టేలా కట్టడానికి మేస్త్రితో మాట్లాడి అన్నీ సమకూర్చుకుంటారు నాకు ఘర్కుల్ యోజన గురించి ఏమీ తెలియదు ఆ గ్రామంలో ఎలాంటి ఇళ్ళు ఉండేవంటే పాకతో ఇళ్ళు పెంకుటిళ్ళు అలాగే కొన్ని పురాతన భవనాలు వంటివి మాత్రం ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువగా బిల్డింగులు అనేవి రావడం జరుగుతుంది ముఖ్యంగా పాకలను తీసేసి వారు కూడా ఒక కట్టుబడిగా మంచి ఇళ్ళని కట్టుకొని నివసిస్తున్నారు ఎందుకంటే వర్షాకాలంలో వారికి పాకలు అనేవి నీళ్ళు క్రిందకి కారడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి వారు బిల్డింగులు అనేవి కట్టుకోవడానికి అందరూ మొగ్గు చూపుతున్నారు